మీ కుటుంబంలో స్త్రీ పురుషుల పాత్రలు సంఘం సంస్కృతి మతం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి అయితే సాంప్రదాయకంగా కుటుంబంలో స్త్రీలు ఇంటి పనులను నిర్వహించటం పిల్లలను పెంచడం కుటుంబాన్ని సంరక్షించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తారు పురుషుల ఆర్థికంగా కుటుంబాన్ని పోషించడం కుటుంబం యొక్క ఆదరణను నిర్వహించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తారు ఆ కుటుంబంలో స్త్రీ పురుషులు పనులను ఎలా పంచుకుంటారు అనేది వారి ఆర్థిక స్థితిని బట్టి విద్యా స్థాయి బట్టి వృత్తిబట్టి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది సాంప్రదాయక కుటుంబాలలో స్త్రీలు ఇంటి పనులపై ఎక్కువగా దృష్టి పెడతారు పురుషులు ఆర్థిక పనులపై ఎక్కువ దృష్టి పెడతారు అయితే ఆధునిక కుటుంబాల్లో స్త్రీలు పురుషులు రెండు ఆర్థికంగా ఇంటి పనుల్లో సమానంగా పాల్గొంటున్నారు కుటుంబంలో స్త్రీ పురుషుల పాత్రలు అనేక కారణాల వల్ల రూపుదిద్దుకున్నాయి ఒక కారణం లింగ బేధం స్త్రీలు పురుషులు అనేక అంశాలలో భిన్నంగా ఉంటారు అవి వారి శారీరక లక్షణాలు మానసిక లక్షణాలు సామాజిక స్థితి వంటివి ఈ భేదాలను బట్టి స్త్రీలు పురుషులకు కుటుంబంలో విభిన్న బాధ్యతలు కేటాయించబడ్డాయి మరొక కారణం సంస్కృతి ప్రతీ సంస్కృతిలో స్త్రీ పురుషుల పాత్రల గురించి నిర్దిష్ట అభిప్రాయాలు ఉంటాయి ఈ అభిప్రాయాలు కుటుంబంలో స్త్రీ పురుషుల పాత్రలను ప్రభావితం చేస్తాయి ఇంకా చెప్పుకోవడంలో కుటుంబంలో స్త్రీలు పురుషులు పాత్రలు కాలక్రమేణ మారుతున్నాయి ఆధునిక కాలంలో స్త్రీలు పురుషులు రెండు విద్య ఉద్యోగం సామాజిక జీవితం వంటి అంశాలలో సమానంగా పాల్గొంటున్నారు దీని ప్రభావం కుటుంబంలో స్త్రీ పురుషుల పాత్రలపై కూడా కనిపిస్తుంది స్త్రీ పురుషుల రెండూ కుటుంబంలో సమానంగా భాగస్వాములుగా మారుతున్నారు